పులిహోర పెసరట్టు గోంగూర పచ్చడి మిర్చి బజ్జీ వంకాయ కూర ఆంధ్రా చికెన్ కర్రీ పొంగల్ బొబ్బట్లు కర్డ్ రైస్ రాగి ముద్ద బియ్యం పాయసం వడ దోశ ఇడ్లీ ఆవకాయ కొబ్బరన్నం చెప్పట్ల పులుసు చేపల పులుసు తలకాయ కూర